మీడియాలో చూపించేటటువంటి ప్రకటనలు కొన్ని అతిశయోక్తిగా ఉంటాయి కొన్ని ఏమో ఆసక్తిగా ఉంటాయి కొన్ని ఏమో అసలు ఇష్టం లేకుండా ఉంటాయి అవి ఉపయోగకరమైనవా అంటే కొన్ని ఉపయోగకరమైనవి అంటే ఉదాహరణకి కొన్ని ఆరోగ్యపరంగా వచ్చేటువంటి ప్రకటనలు కానీ అలాంటివి అన్నీ కూడా మనకు ఆరోగ్య ఆరోగ్యాన్ని కాపాడేవి కాబట్టి ఉపయోగమైనవి అవి కొన్ని మనసు చదరు కొట్టేవి అంటే పిల్లల యొక్క మనసుని మార్చేస్తు ఉంటాయి నేను కూడా అలా చేస్తే బాగుండు ఆ హీరో ఇలా చేస్తే బాగుండు అని చెప్పేసి అలాంటి ప్రకటనలు ఉంటాయి అవి కొన్ని పిల్లలని పాడు చేయవచ్చు కాబట్టి ప్రకటనలు అనేటటువంటివి ఎదుటి వాళ్ళకు ఉపయోగకరమైన అటువంటివి ఉండాలి కానీ వాటి ద్వారా ఎదుటి వాళ్ళు చెడిపోకుండా ఉండేటటువంటి విధంగా ఉండాలి అంతేగాని చెడిపోయే విధంగా ఉండకూడదు